మాకు ఏంటంటే నార్మల్గా అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అనేది కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు ఇంకా ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ని చాలా బాగా చూసుకుంటారు అంతేగాని కొన్ని కొన్ని హాస్పటల్స్ ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళడం మానేశారు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అనేవాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం పేషెంట్స్ మీద అరవడం ఇలాంటివి చేస్తున్నారు దానికి ఇంకా సరే అని చెప్పి మోస్ట్లీ ఎక్కువ మంది ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ హాస్పటల్ వైపే ఎక్కువ వెళ్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లేట్ అయ్యేసరికి కొంతమంది చాలా మంది వరకు అలా లేట్ అవ్వడం వల్ల చనిపోయారు ఆపరేషన్ అవ్వాల్సింది ఒక టైంకైతే ఒక టైంకి అయ్యేసరికి చాలామంది అలా అవ్వడం జరిగింది సో ఇంకా చాలామంది ఏం చేశారంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మడం మానేసి ప్రైవేట్ హాస్పిటల్ నమ్మడం ఎక్కువ స్టార్ట్ చేశారు అందులో నాకు ఏంటంటే ప్రెసెంట్ కోవిడ్ టైంలో కూడా అపోలో హాస్పటల్ డాక్టర్స్ ఏంటంటే క్యాంప్ స్పెషల్ క్యాంప్ అనేది పెట్టి క్లి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వ్యాక్సిన్ ఇవన్నీ వేయడం స్టార్ట్ చేశారు అలాగే ఆ టైంలో కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కూడా వ్యాక్సిన్ వేయడం జరిగింది కానీ ఏంటంటే విసుక్కోవడం అలాగా చాలామంది ఇబ్బంది పడ్డారు అలా ఇంకా ఏంటంటే ప్రెసెంట్ గవర్నమెంట్ అలాంటివి ఏమైనా స్పెషల్ క్యాంపులు ఏమైనా పెట్టి వాళ్లని పేషెంట్ ఎవరైనా జనాలుకి ఎవరికైతే బాలేదు వాళ్ళందరినీ చూసుకోవాలని నేను చాలా అయితే చాలా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రాలో ఉన్న రీసెంట్గా జగన్ గవర్నమెంట్ క్యాంప్ పెట్టారు ఆ క్యాంపులో ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమేం ట్రీట్మెంట్స్ కావాలి దానికి అని చెప్పి ఇంకా క్యాంప్ పెట్టడం అయితే జరిగింది ఆ క్యాంపు వల్ల చాలామందికి ట్యాబ్లెట్స్ కాని వాళ్ళకి బిపి ఎంతుంది షుగర్ ఎంతుంది తెలుసుకోవడం రాని వాళ్ళకి ప్రతిసారి ఇంకా ఆప్షన్ లేని వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు షుగర్ ఉందా లేదా బిపి ఉందా లేదా బ్లడ్ లెవెల్స్ ఎలా ఉంది బ్లడ్ ఏ గ్రూపు ప్రతి ఒక్కటి చెప్తారు డీటెయిల్గా సో అలాంటిది ఇంకా ఎక్కువ జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను అది ఇంకా ఎక్కువ ప్రతి ఒక్క చోట అది అప్లై చేసి జరగని కొన్ని చోట్ల జరగలేదు ఆ క్యాంపు అలా జరగని చోట కూడా జరగాలని మాత్రం నేను కోరుకుంటున్నాను